కాకినాడ సుబ్బయ్య గారి హోటలేనా అండి ఈరోజు మీ హోటల్లో స్పెషల్ ఏంటండి అంటే అండి రాజమండ్రిలో ఉన్నాము ఇక్కడ మాకు శాఖాహార భోజనం కావాలంటే మీ హోటల్ చెప్తున్నారు మాకు శా అంటే మేము రాజమండ్రి ఎక్కడెక్కడి నుండో వస్తున్నాము రాజమండ్రిలో ఉన్నాం మాకు మీ హోటల్లో ఒక టేబుల్ ఉంచగలరా అంటే ఒక పదిమంది వరకు ఉంటామండి చాలామంది ఉన్నాం ఒక వస్తాం ఒక టు కి అలా అంటే పప్పు

సరే సరే చెప్పండి ఇవన్నీ మాకు కావాలండి ఇవన్నీ ఉంచండి ఇంకా ఏమైనా మాకు కావాలంటే చెప్పవచ్చా వద్దులెండి అలాంటిది సరే చేయండి వెజిటేబుల్ పలావ్ చేయండి మీ హోటల్ ఇంత ప్రసిద్ధి చెందడానికి కారణం ఏంటండి ఓ అవునా అందుకే ఇంత ఫేమసా ఇక్కడ ఎవరిని అడిగినా మీ పేరు చెప్తున్నారు కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ అని చెప్పి మా ఫ్యామిలీతో వస్తున్నాం మాకు ఒక టేబుల్ రెడీగా ఉంచండి వచ్చేస్తాం ఈ అంటారు